నాది మెహబూబ్నగర్ జిల్లా మాదికేటలంటే ప్రతి ఒక అమ్మాయికి అన్ని వంటలొచ్చి ఉండాలి అన్ని చేసేటట్టు ఉండాలి ప్రతి పది మందికి నచ్చేటట్టుండాలి మాములుగా మా ఇంట్లో ఎట్లాంటే మా అమ్మ నేర్పియడం నేర్పియడమే ఇంట్లోవాళ్ళకి నచ్చినట్టు నేర్పిచ్చింది అంటే దీనికి మాత్రం ఇట్లనే ఉండాలి ఈ ఇదే రుచి రావాలని ఉండదు వీళ్ళకెట్లిష్టమో అట్ల చేయాలి మాములుగా అందరు చేసినట్టుండదు మా ఇంట్లో ఎలా అంటే ఇంట్లోవాళ్ళకి జేసేది ఎట్టుంటదంటే ఈ సారొచ్చిన పద్దతిలో ఈ సారొచ్చిన రుచే మళ్ళొస్తుంది ఎందుకంటే వాళ్ళకి రుచిలేందో తెలుసు వాళ్ళు తినే పద్దతేంటో తెలుసు కాని అదే బయటివాళ్ళ దగ్గరకొస్తే వాళ్ళు తినే పద్దతి వేరుంటుంది మనం తినే పద్దతి వేరుంటయి మా ఇంట్లో ఎట్లా అంటే ప్రతొక్క కూరలో పల్లీల పొడి టమాటా అంటే హెల్త్ అది ఆరోగ్యానికి ఏమేం మనం రోజు తీసుకోవాలో అదంతా కూరలో వంటలో ఏస్తం ఎట్లంటే అది మనం పచ్చిగ తినకపోయిన మనం డైరెక్ట్ తినకపోయిన మనకు అవన్నొస్తయి దానిలో ఉన్నవన్ని పోషకాలన్ని ఇంకా ఎట్లాంటే మా దగ్గర వంట చేసేదెవ ఎవరు చేస్తే అది ఎవరు చేసినా సరే అందరికి నచ్చేటట్టుంటయి ఎందుకంటే ఇళ్ళంత ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి అందరం ఒకటే రుచికి అలవాటయినటు కాని బయటి వాళ్ళతోటి అట్లుండదు ఎందుకంటే బయటివాళ్ళు తినే పద్దతి వేరుంటుంది చేసే పద్దతంత వేరుంటుంది ఎట్ల అంటే ఇంట్లో వాళ్ళతో జూస్తే ఒకటే రుచి మాటిమాటికొస్తది ఒకటే పద్దతిలో చేస్తాం అది నాకనే కాదు ఇంట్లో అందరికి ఒకటే పద్దతి ఒకటే రుచొచ్చేటట్టుంటుంది ఎందుకంటే అమ్మ అలా చూపిస్తుంది అట్ల చేపిస్తది కానీ బయటెట్లంటే వాళ్ళకు మనం తినే పద్దతి నచ్చదు ఒక్కోసారి ఒక్కోసారి పడదు ఒకోసారి అలవాటు లేని పద్దతది మేం పల్లీల పొడి వేసాం కొంతమందసలు పల్లీల పొడి అంటేనే వేసుకోరు కొంతమంది టమాట వేయరు కొంతమంది ఆని ఉల్లిగడ్డలు వేయరు ఇట్టా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేడాలుంటయి అలాంటప్పుడు ఏందంటే ఇంట్లోవాళ్ళ కోసం పద్దతి మార్చాలిసిన అవసరం లేదు కాని బయటివాళ్ళ కోసం పద్దతి మార్చాలి చేసే పద్దతి ఎందుకంటే మనకు నచ్చినది తినడం కాదు పది మందికి నచ్చేటట్టు తినడం బెటరు ఇంకెట్లా అంటే మనం వంట చేసేటప్పుడు వాళ్ళా వాళ్ళ రుచిలేందో ముందు దెలుసుకోవాలి నేను చేసే కొన్ని మార్పులో మొదటి మార్పేంటంటే ముందు వాళ్ళ ఎలాంటి తిండి తింటారు వాళ్ళకి ఎలా ఇష్టం ఏ పద్దతిలో చేస్తిష్ఠమో తెలిసిపోతుంది దాని తర్వాత నేను చేయగలుగుతే అలా చేయడానికొస్తే నా దానిలో ఎమన్నా మార్పులు మార్పు చేస్తుంటే ముందు మార్పులు అలా మార్పులు జేసిన తర్వాత సరి సరిపోతుంది ఇంతా మార్పయితే జాలన్నప్పుడు ఒప్పుకుంటా ముఖ్యంగా వంటల్లో మార్పు దెప్పిచ్చేవి మూడే మూడు ఉప్పు కారం తర్వాత మనమేసే మసాల నా దగ్గరెలా అంటే కారం ఉప్పు తక్కువుంటుంది కాని కారం మసాల అంత ఘాటెక్కువుంటుంది మాదిక్కట ఘా మా దిక్కంత ఘాటు తిండెక్కువ తింటరు కాని మిగతా ప్రాంతాల్లో ఎలా అంటే ఘాటు కన్న వేరేవి తింటా ఉంటరు ఇంగ అట్లా మ నేను చేస్తే మార్పుల్లో మొదటి మార్పు వాళ్ళ రుచెలానొ వాళ్ళు తినే పద్దతేందో కనుక్కొని వాళ్ళకి నచ్చినట్టు వండుతా రెండోదేందంటే నాకు నాకు నచ్చిన పద్దతిలో వాళ్ళకి అలా నచ్చుద్దో లేదో గనుక్కుంటా ఈ రెండు ఒకవేళ కలుస్తే అంటే వాళ్ళ పద్దతిలో చేస్తేనే చాలు లేకపోతే మన పద్దతిలో కూడా అలవాటయితది వాళ్ళకన్నప్పుడు అదయిన ఇదయిన కొనసాగిస్తాం తర్వాతేందంటే చాలా వంటకాల్లో ఉప్పే ముఖ్యమయిన పదార్థం ఎందుకంటే కొంతమంది ఉప్పు తక్కువ దింటరు ఉప్పెక్కువ దింటరు మా ఇంట్లో అయితే ఉప్పస్సల తినం ఏమయిన తిన్నా ఘాటు మసాలాలే ఉప్పెందుకు దినమంటే ఆరోగ్యం ఆరోగ్యానికి ఆల ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ముందు ఉప్పనే మాటనే గుర్తురాదు అట్లానే కొంతమంది ఉప్పెక్కువ తింటరు కొంతమంది కారం ఎక్కువ తింటరు ఇట్లా అందరు కొంచెం ఒకొక్కటి ఒకొక్క విషయం దెలుసుకొని దాని తరవాత ఆలోచించి చేస్తేనే ఒకటుంటుంది ఏ మార్పు ఏమున్నా లేకపోయినా వంటకంలో అయితే ముందు మార్పేందంటే కనుక్కోవాలి మనం కనుక్కుంటే ఏందంటే మనగూడా తెలుస్తయి ఇట్లా మనమే కదా వాళ్ళొకటి పెట్టలేదంటరు వాళ్ళొక పద్దతిలో తింటరు ఆలు తినే పదార్దాలు వేరు మనమేసే కూరల్లేసే పదార్దాలు కొంతమందికసలు వేయడం కూడా అవసరం లేదు వాటితో గు వాటి వా అవేయకపోయిన కూరాయితది ఒక పద్దతి ఒకా ఆలోచనలో ఉంటారు అట్లాంటప్పుడే తెలుసుకుంటే ఒక మంచిగుంటుంది మధ్యల మనమా అంటే వాళ్ళకి మనకి మధ్యల కొంచెం తెలుస్తది ఓ స సరే ఇలా ఉంటుంది తినే పద్దతి వీళ్ళు చేసే పద్దతిట్లా మనం చేసే పద్దతిట్లా అట్లా మనం మనం తెలుసుకోవాలి ముందు ఇంకోటేందంటే మనం తినే తిండి గురించి వాళ్ళకు మొత్తం చెప్పాలి అర్దమయ్యేటట్టు మేం తినే తిండి ఇట్లుంటుంది అందుకే ఇట్లున్నము ఇది దీని రుచులు ఇది దీని గొప్పతనమని ముందు మనం తిండి గురించి మనం గొప్పతనం గురించి చెప్తే అవతల మనిషికి ఎలాగో అర్థమయి ఒకోసారి మన తిండిని కూడా ప్రోత్సాహిస్తరు మన తిండి కూడా కావాలంటరు అట్లా ఒకరి రుచుల గురించి ఇంకొకరు తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఏంటంటే ఒకటే సారి అన్ని పనులు కాకపోవచ్చు కాని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకరి ఒకరు రుచులకు ఒకరు అలవాటయితరు ఒకరి అభిప్రాయాన్ని ఇంకోరు ఒప్పుకుంటరు ప్రోత్సహిస్తరు ఇంకేందంటే వంటకాలంటే మా దగ్గరెట్లంటే గట్టిగ మసాలలేసి పెడతరు ఎంత మసాలాలంటే అది తినేటప్పుడుండదు గొంతులో ఉంటది కడుపులో ఉంటుంది ఆ మసాల ఘాటు అట్లేస్తరు మిరియాలు మా దగ్గరెక్కువ కొంతమంది మిరియాలసలేం ఏయరు మిరియాలసలు ముట్టన్బి ముట్టరు ఎందుకంటే కొందరి దగ్గర మిరియాల కన్నా మిరపకాయలకవే అవెక్కువ అవెక్కువ అలవాటు చేసుకుంటరు మా దగ్గర ఉత్త మిరియాలతోటే వంట మొత్తం చేయమన్న చేస్తం అట్లుంటుంది మా తిండి ఇంకేంటంటే మా దగ్గర పచ్చళ్ళు ఇవన్నెక్కువ తింటారు కొంతమంది పచ్చళ్ళు తినరు పొడులు తింటారు ఎలా అంటే మనం ఎంత వండేదొక పద్ధతయితే మనం వాళ్ళకి పెట్టె పద్దతి ఇంకోటి మనం ఏది పడితే అది పెట్టలేం వాళ్ళకి నచ్చినదయితేనే పెట్టగలుగుతాం ఇపుడు నేను వంట చేసిందొకటయితే అక్కడ బోయి ఆ వంటతో పాటు వేరే సామానులు కూడా పెడితే వాళ్లకు తెలవాల ఆ సామానులు అంటే వా పచ్చడలయిన పొడులయిన ఏందో తెలవాలి తెలిసి వాళ్ళంతట వాళ్ళొప్పుకోవాలి ఇది ఇట్లాన ఈ తిండి ఇట్లాన ఇట్లా తింటారా అని మన పద్ధతులు గురించి చెప్తే ఇంకా మంచి గుంటది